చెప్పండి సార్

సార్ చెప్పండి ప్రాబ్లమ్ ఏంటి చెప్పండి హాస్పటిల్ కొంచెం డెవలప్ అయితే చేసుకుంటాను సార్ అంటే ఇప్పుడే స్టార్టింగ్ నేను ఆర్డర్స్ తీసుకున్నాను అదే సార్ మీ ప్రాబ్లమ్ నాకు అర్థమైంది సార్ నేను కొత్తగా నేను తీసుకున్నాను అన్నమాట మీకు ఏదైతే ప్రొవైడ్ చేయాలి అని మీకు ఎక్స్పెట్ చేస్తున్నారో నేను మీకు అన్ని ప్రో ఓకే సార్ ఇంకా ఏమన్నా ప్రాబ్లమ్స్ మీకు మెయిన్ ప్రాబ్లెమ్ ఎక్కడ వచ్చింది సార్ చెప్పండి ఓకే సార్ నేను స్టాఫ్ను ఒకటి ఓకే సార్ అర్థం చేసుకున్నాను నేను స్టాఫ్ను ఒకటి చేంజ్ చేస్తాను మీకు ఒక పర్సనల్ డాక్టర్ని కూడా నేను ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే సార్ నెక్స్ట్ టైమ్ ఇది అవును అవును సార్ నేను అర్థం చేసుకున్నాను సారీ ఫర్ ద ఇన్కన్వీయన్స్ సార్ నేను మళ్ళీ మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే